ఈ మ ఈ మధ్య మన భారత దేశం ఏంటంటే చాలా ముందు ముందంజలో ఉంది అని మాత్రం చెప్పుకోగలం ఎందుకంటే ఇంతకముందు మనకి డిజిటల్ సంస్థలు కానీ లేదా ఆన్లైన్ బిజినెసెస్ కానీ ఇవి ఏమి లేవు కానీ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ బిజినెసెస్ ఉండడం వల్ల ఆన్లైన్లోనే షాపింగ్ చేసుకొని ఆన్లైన్లోనే చెల్లింపులు కూడా చేసుకుంటున్నాము అలాగే ఇంటర్నెట్ వాడడం వల్ల ఇంటర్నెట్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి ఫోన్ పే కావాలంటే ఫోన్ పే గూగుల్ పే ఏదన్నా ఏది కావాలంటే అది చేసుకో అనేటట్టుగా ఉంటుంది ఇప్పుడు అలాగే ఇంకా ఏంటంటే మన సపోజ్ మనం ఏదన్నా బయటికి వెళ్ళాము అన్న సరే మన వాలెట్ ఎక్కడన్న మన పర్స్ ఎక్కడన్నా మర్చిపోయిన సరే మనం దానికి బదులుగా మనం ఫోన్ తీసుకెళ్తే ఫోన్తోనే అన్ని పనులు అయిపోతున్నాయి చక్కగా ఆ ఫోన్లో ఫోన్ పే చేసి వాళ్ళకి చెల్లించడం అనేది లేకపోతే గూగుల్ పే కానీ పేటీఎం కానీ ఏదో ఒకటి చే చేయడం వల్ల వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది అలా చెల్లించడం జరగడం వల్ల మనకి తక్కువ శ్రమ ఎక్కువ ఫలితంగా అనిపిస్తుంది అలాగే ఇంకా ఏంటంటే దానివల్ల ప్రస్తుతం మన భారతదేశమైతే చాలా అంటే చాలా డెవలప్ అయిందని మాత్రం చెప్పకోగలను అది కూడా కొన్ని బిజినెస్ మెయిన్ ఏంటంటే గూగుల్ పే ఫోన్ పే పేటీఎం ఇలాంటి యాప్స్ వల్ల ఈజీగా మనం ఏంటంటే మన అమౌంట్ని వచ్చేసరికి చెల్లించుకోవడానికి ఈజీగా ఉంటుంది కరెంట్ బిల్ కానీ కేబుల్ బిల్ కానీ లేదు అంటే ఇంటి ఇంటికావాల్సిన వస్తువులు కానీ ప్రతి ఒక్కటి మనం కొనుక్కొని లేదా చెల్లించే చెల్లించేటట్టు సదుపాయం దొరకడం వల్ల అందరికి అది చాలా సహాయపడుతుంది